జనవరి ముఫై ఒకటి మహాత్మా గాంధీ వర్ధంతి నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జన్మదినం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం